నేను స్విగ్గీ లేదా జొమాటో యాప్లో విజయ్ బిర్యానీ పాయింట్ అని సెర్చ్ చేస్తాను అక్కడ రెస్టారెంట్ తెరిచి ఉందా లేదా ఏ సమయంలో తెరిచి ఉంటుంది నా ఇంటికి డెలివరీ చేస్తుందా లేదా అనే సమాచారం మనకు కనిపిస్తుంది అలాగే ధరలు కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు ఒకవేళ యాప్లో సమాచారం లేకపోతే నేను నేరుగా రెస్టారెంట్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుంటాను నేను రెస్టారెంట్కి కాల్ చేస్తే సిబ్బందితో మాట్లాడి నేరుగా వివరాలు తెలుసుకోవచ్చు రెస్టారెంట్ తెరచి ఉందో లేదో రంగారెడ్డిలోని నా ఇంటికి డెలివరీ సౌకర్యం ఉందో లేదో ఏ సమయంలో డెలివరీ చేస్తారు అనే వివరాలను అడిగి తెలుసుకుంటాను ఈ విధంగా నేను సులభంగా రెస్టారెంట్ లభ్యతను గురించి తెలుసుకుని బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాను